హలో దివ్య గారా అండీ నేను మీ అబ్బాయి చదివే స్కూల్ నుంచి మాట్లాడుతున్నానండీ వాళ్ళ టీచర్ ని అది మీ అబ్బాయికి కొంచం హెల్త్ బాగాలేనట్టు ఉంది పొద్దుట కూడా అలానే ఉన్నాడా అండీ అంటే కొంచం ఎక్కువ ఫీవర్ ఎక్కువైందండీ దట్ టూ మళ్ళీ వామిటింగ్స్ కూడా చేసుకుంటున్నాడు డిన్నర్ అంటే తిన్నాడు కానీ అది కూడా డైజెస్ట్ అది అరగలేదండీ దానివల్ల

అదే కొంచం జ్వరంగానే ఉందండీ కొద్దిగా ఎక్కువగానే ఉంది అది అక్కడ రెస్ట్ రూమ్ ఉంటుందండీ అక్కడ పడుకోపెట్టాము నీరసంగా ఉందని మీరు వచ్చాక పంపుదాం అని చూస్తున్నాము కొంచం వచ్చి తీసుకెళ్లండి కొంచం ఇబ్బంది పడుతున్నాడు హా పర్లేదండీ మీరు వచ్చిప్పుడు ఒకసారి నన్ను కలిసి తీసుకుని వెళ్ళండి ఆ డాక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్లండి వెళ్తూ వెళ్తూ కొంచం బాగా ఎక్కువగా ఉంది వీలైతే పొద్దుట అదే సెలవు తీసుకోమని చెప్పండి

సరే అండీ సరే అండీ